ఇప్పటి సమాజంలో వ్యవసాయం పూర్తిగా విషపూరిత పూరితంగా మారడం జరిగింది మనము వేసే మందుల వల్ల పిచికారి చేసే మందుల వల్ల వ్యవసాయం అనేది పూర్తిగా కావున ఇప్పటి సమాజంలో మనకు కావాల్సిన వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం ఎలా చేస్తారు అనే దానిపైన మొదటగా మనము ఎక్కువ వర్మీ కంపోస్ట్ అనగా పెండ ఎరువు ఏదైతే పశువుల ఎరువు ఉంటుందో దాన్ని వానపాముల ద్వారా సేంద్రియ అంటే వర్మీగా మార్చి ఆ వర్మీగా మార్చిన వ్యవసాయ ఎవరు ఏదైతే వ్యర్థం ఉందో అది మన చేనులో వేయడం వల్ల చేనుకు బలం అనేది రావడం జరుగుతుంది తరువాత బయోచార్ అంటే ఏదైతే మనం పత్తి కట్టెలను పూర్తిగా కాల్చి ధ్వంసం చేసి ఎటువంటి ఉపయోగం లేకుండా చేసుకుంటున్నామో దాన్ని బొగ్గుగా మార్చి అది కూడా మన వ్యవసాయ భూమిలో చల్లడం వల్ల కార్బన్ శాతం అనేది పెరిగి మన భూమికి బలం అనేది మరియు ఎక్కువ నీటి సాంద్రతను కలిగి ఆ భూమికి నీటిని ఆపుకునే శక్తిని ఈ బొగ్గు అనేది కల్పించడం జరుగుతుంది తద్వారా మళ్ళీ మనము విత్తన శుద్ధి మాత్రం తప్పకుండా చేసుకోవాలి విత్తన శుద్ధిలో అది కూడా సేంద్రియ పద్ధతిలో చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు ఏదైతే పంట వచ్చిన తర్వాత వాటికి రసాయన మందులు పిచికారి జేయకుండా సేంద్రీయ పద్ధతులు అనగా కషాయాలు లాంటివి చేసుకుంటే చాలా నాణ్యమైన వ్యవసాయం అనేది మనం చేసుకోవచ్చు దాని ద్వారా కూడా మనకు ఆరోగ్యము అధిక దిగుబడి తర్వాత అధిక లాభాలు కూడా మనం తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలు పొందడానికి చాలా అవకా అవకాశాలు ఉన్నాయి కావున రైతులు అందరూ సేంద్రియ వ్యవసాయానికి అలవాటు పడి భూమి జీవితాన్ని ఇళ్ళ జీవితాన్ని రాబోయే సమాజ సమాజంలో వారి యొక్క ఆరోగ్యం అనేది మనము కాపాడుకున్న వాళ్ళు అయితాము మనము సమాజానికి ఆరోగ్యము ఆయుష్షు పెంచడం కూడా మన వ్యవసాయం ద్వారానే ఆధారపడి ఉంటుంది వాళ్ళు మనం పండించిన కలుషితమైన ఆహారం తిని జబ్బులు ఈ సమాజంలో జబ్బులు ఎక్కువ రావడం జరుగుతుంది కావున ఎక్కువ అందరూ రైతులు సేంద్రీయం వైపు వచ్చి సేంద్రీయానికి అలవాటు పడి సేంద్రీయంగానే చేయడానికి ప్రతి ఒక్కరు దోహత పడాలని కోరుకుంటున్నా